హలో హాయ్ గోవిందయ్య బాగున్నారా ఎలా ఎలా ఉన్నారు కానీ ఇపుడూ విద్యా సంస్థ విద్యావసతి అది అంతా జరుగుతుందా

అవునా అవునా మా ఊరిలో కూడా చేయూత అవన్నీ జరుగుతూ ఉంది రోడ్డు ట్యాబ్లు స్కూల్ పిల్లలకు కావలసినవి అన్ని సకల సౌకర్యాలు వాళ్ళకి అందజేస్తున్నారు గవర్నమెంటు

పిల్లలకి ఏం వీక్లీ ఏం పెడతారు నాన్ వెజ్ వెజ్

మంచి ఫుడ్డే మా ఏరియాలో కూడా అలాగే అలాగే ఇస్తున్నారు అలాగే వీక్లీ రెండు టైమ్ నా నాన్ వెజ్ ఇస్తారు అవునవును